నమస్కారమండి ఎవరు కావాలండి

లోపలకి రండి వచ్చి కూర్చోండి నేను కూడా చాలా రోజులుగా ఒక ఇన్సురన్స్ పాలసీని తీసుకుందామనుకుంటున్నానండి వాటి గురించి నాకు కొంచం వివరించి చెప్పండి మా కుటుంబంలో నేను మా వారు ఇంకా మా పిల్లలు ఇద్దరమూ ఉంటామండి అవునండి అంటే ఇప్పుడు మా పిల్లల పేరున పాలసీ ఎన్ని సంవత్సరాలు కట్టాలండి పూర్తిగా ఇరవై సంవత్సరాలు కట్టాలా అండి పాలసీ పూర్తయిన తర్వాత వెంటనే డబ్బులు ఇచ్చేస్తారా అండి

వడ్డీ ఎంత పడుతుందో కొంచం చెప్తారా అండి సరేనండి నేను మా వారిని అడిగి మీకు చెప్తానండి మీ నెంబర్ కొంచం ఇచ్చి వెళ్ళండి

సరేనండి సరేనండి సరేనండి